అదే లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్ ఏమైనా చూపిస్తారా నాకు అంటే ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందామని వచ్చాను నేను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపు రియల్మీ ఫోన్ రి అంటే రియల్మీ ఫోన్స్ చూపిస్తారా అంటే కేమెరా బాగానే ఉంటుంది కదా రియల్మీ అంటే ఇంటర్నల్ స్టోరేజు ఎక్స్టర్నల్ స్టోరేజు ఎంతుంటుందండి చెప్తారా అంటే రియల్మీలో

ఓకే ఇంటర్నల్ స్టో ఎక్స్టర్నల్

అంటే ఆన్స్క్రీన్ ఫింగర్ ప్రింటా సైడ్ స్క్రీన్ అదే మామూలు సైడ్ ఉంటుందా ఫింగర్ ప్రింట్ ఓకే అంటే కాదు ఇంకా అంటే దీంట్లో వర్క్ ఏదైనా అంటే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుందని ఫైవ్ ఫైవ్ థౌజం చాలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి కదా అంటే ఒక ఎయిట్ అవర్స్ పైనే వస్తుంది కదా అంటే అలా అని చెప్పండి సరే తీసుకుంటానులే అదే